హలో హలో నమస్కారము అండి ఆ నేను ఒక మీది రెంట్ కోసం ఇల్లు పెట్టారుకదండి ఆ దాని కొంచెం డీటెయిల్స్ ఆ వివరాలు ఏమైనా చెప్తారా

ఆహ ఎంతలో మీరు ఎంత చెప్తున్నారు అండి ఆ ఇల్లు చూసాము మీ ఇల్లు చూసాము అండి అంతా బాగానే ఉంది మీరు చెప్తే దాన్ని బట్టి మాట్లాడదాము అనే మీకు ఫోన్ చేస్తున్నాను లీజ్కి అయితే

లీజ్ లీజ్కి ఎంత ఎంతకి ఇస్తారు అండి అది ఏంటి అండి ఆరు లక్షలు అంటే మరీ ఎక్కువ కాదా కొంచెం చుడండి తగ్గించండి మరీ ఇంకా కరెంటు బిల్లు మంచినీళ్ళు మరి ఇన్ని ఉంటాయి కదండీ మాకు ఇళ్ళు అయితే నచ్చిందండి కొంచెం తగ్గిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఇంటికి లీజుకి అయితే ఒక ఐదులక్షలకి ఇస్తారా అండి సరేనండి నాకైతే మీ ఇది నచ్చింది మీ ఇల్లు అది సరేనండి నేను తీసుకుంటాను లీజ్కి తీసుకుంటాను లేండి కొంచెం అగ్రిమెంట్ అంతా మీరు తయారుచేయండి ఆ సరేనండి ఎప్పుడు రమ్మంటారు సరే సరేనండి ఇంకా మళ్ళీ ఇంకెవరికి చెప్పకండి మేము తీసుకుంటాము ఆ సరేనండి నమస్కారము అండి